నా చిన్నప్పుడు నుండి మా నాన్నగారు తీసిన పాత ఫోటోలు చాలా ఉన్నాయి కొత్త ఫోటోలలో నీ గురించి నా అభిప్రాయం ఏమిటంటే కొత్త లెన్స్లు కొత్తగా వచ్చిన కెమెరాలు న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ రావడం వల్ల ఫోటోలలో ప్రతి ఒక్కటి మనం తీసినప్పుడు దాని కలర్ కానీ కలర్ గ్రేడింగ్స్ గానీ ఇంకా ఇంకా ఫోటో నుండి మనం చూపించడంలో బ్యూటిఫుల్గా చూపించడం గానీ ఇంకా ఆ ఫోటోని మనం ఎంత అందంగా చూపియచ్చు అంటే ఆ లెన్సులవల్ల అక్కడ ఉన్న దానికన్నా మనం ఇంకా బ్యూటిఫుల్గా ఫోటోలను బాగా చూపించవచ్చు ఆ లెన్స్ల్లో కూడా మనం ఎంత దూరంగా ఉండి లెన్సులు లెన్సుల వల్ల మనం దూరంగా ఉన్నా కూడా దగ్గరగా క్యాప్చర్ చేయొచ్చు మనం దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేము పక్షులు జంతువులను అనిగానీ వాటి దగ్గరికి వెళ్లకుండా మంచిగా లెన్స్ల ద్వారా మంచిగా వాటిని క్యాప్చర్ చేయవచ్చు ఇంకోటి మన ఓల్డ్ ఫోటోస్ వల్ల ఉన్న అనుబంధం ఏమిటంటే మనం చిన్నప్పటినుంచి ఉన్నవాటిని మనం గుర్తు చేసుకోవడంగాని మనం చిన్నప్పుడు నుండి చేసిన ఎన్నోవాటిని మనం ఇలా ఉన్నామని చూసుకోవడానికి కూడా ఓల్డ్ ఫొటోస్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఇంకా ఓల్డ్ ఫొటోస్ వల్ల ఏంటంటే మన మెమరీస్ మన నాన్నగారు తాతగారు వాలా మన వొల్ ఓల్డ్ ఓల్డ్గా ఉన్నవాటి అన్నింటినీ మనం గుర్తుచేసుకోవచ్చు కెమెరాల వల్ల కెమెరాల వల్ల కెమెరాలు అవి బాగా క్యాప్చర్ చేస్తాయి కాబట్టి మనం అన్నీ బాగా మనకు యూజ్ ఉంటాయి కెమెరాలలో మనకు మెయిన్ ఏంటంటే లెన్సులవల్ల మనకు బాగా యూజ్ ఉంటాయి లెన్సుల వల్ల ఏమిటంటే అపుడు ఓల్డ్ కాలంలో ఎట్లుందేది అంటే బ్ల్యాకు బ్ల్యాక్ కలర్ల అంటే ఏంటి కలర్ గ్రేడింగ్స్ లేకుండా నార్మల్గా మనం ఎలా ఉన్న ఫోటో బ్ల్యాక్గా వచ్చేది కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల ఏమిటంటే బాగా ఇప్పుడున్నాక ఎట్లా ఉందో లొకేషను అట్లాగే మనం క్యాప్చర్ చేయొచ్చు ఇంకోటి మనం న్యూగా టెక్నాలజీ న్యూ టెక్నాలజీ వల్ల మనం ఇంకా దాని ఉన్న ఫోటోని ఇంకా మనం ఎడిటింగ్ చేసి ఇంకా బాగా ఇంకా పోట్రే చేయొచ్చు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వల్ల ఏంటంటే బాగా మనకు మనం ఒక ఫోటో తీస్తే దాన్ని మన వెనకనఉన్న లెన్స్లవల్ల ఏంటంటే బ్లర్ చేసుకోవచ్చు ఇంకొకటి కెమెరా వ్యూ ఎట్లా అంటే వ్యూని మంచిగా మంచిగా మనకు మనం ఒక చోటికి వెళ్ళినప్పుడు బాగా వ్యూ ఉంటుంది ఆ వ్యూని క్యాప్చర్ చేయాలంటే కెమెరా తోటి బాగా క్యాప్చర్ చేయొచ్చు ఇంకొకటి ఏందంటే ఆ వ్యూని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అట్లా చేసుకొనివున్నాం అనుకో మనం ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత అయినా మనం ఆ ఫోటోని చూసుకున్నప్పుడు మంచి బ్యూటిఫుల్ మెమరీస్ గుర్తొస్తుంటాయి ఇంకా దానివల్ల కెమెరాలో ఇలాంటివి ఇలాంటివల్ల కెమెరాలవల్ల మనకి ఎంతో యూజ్ ఉంది ఎందుకంటే ఆ కెమెరాలే మనని మన మెమరీస్ని మన మనం చేసుకున్న మనం చేసిన విషయాలకు గానీ మనం దిగిన ఫోటోలు గానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం దిగిన కుటుంబంతో టెన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చినప్పుడు మనకుబాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా దీనివల్ల చాలా యూజ్ ఉంది ఏంటంటే మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం మార్నింగ్ వెళ్ళినప్పుడు సన్రైజ్ మంచిగా వస్తుంటుంది కదా ఆ సన్రైజ్ వచ్చినప్పుడు మనం దానికి క్యాప్చర్ చేస్తుంటే ఉంటే మనకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్న కెమెరా లెన్సులవల్ల ఆ సన్రైజ్ని క్యాప్చర్ చేసినప్పుడు మస్తు ఆ వ్యూ అనేది చాలా మస్త్ మంచిగా చాలా బాగా అందంగా వస్తుంది ఆ వ్యూ వల్ల ఆ వ్యూ ఎందుకంటే మనం ఇప్పుడున్న లెన్స్ల అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏందంటే మంచిగా వ్యూ అనేది మన ఈ లెన్స్ల ద్వారా బాగా క్యాప్చర్ చేయొచ్చు ఇప్పుడు ఉన్న లెన్సల వల్ల అడ్వాంటేజ్ అదే మెయిన్ బాగా ఆ లెన్స్లో అనేది మంచిగా వ్యూ అనేది ఆ సన్రైజ్ నుండి మనం ఎక్కడికైనా ఒక గుట్టలు కానీ కొండలు గానీ అలాంటి టైపు అక్కడ వెళ్ళినాము అనుకో మన వ్యూనీ క్యాప్చర్ చేసినప్పుడు మన లెన్స్ బాగుంటే మనం మంచిగా ఆ వ్యూ అనేది బాగా మంచిగా బాగా వస్తుంది ఇంకొకటి నేచర్ ఫిక్స్ ఏంటంటే ఆ నేచర్ని మొత్తం క్యాప్చర్ చేయాలంటే మార్నింగ్ టైం గానీ ఈవినింగ్ టైం గానీ నేచర్ మాత్రం మస్త్ బ్యూటిఫుల్గా కానొస్తుంది కానీ దాన్ని మనం క్యాప్చర్ చేయాలంటే బాగనిపిస్తుంది ఇంకా కూడా నేచర్లో బడ్స్ గానీ ఇంకా యానిమల్స్ గానీ అవి క్యాప్చర్ చేయాలంటే మంచిగున్న లెన్స్ ఉన్న ఆ లెన్స్ ఉన్న కెమెరాలు తోటి మనం తీసుకెళ్తే బాగా మనం క్యాప్చర్ చేయొచ్చు అందుకే మనం ప్రతిదీ మన లెన్సులు మన కెమెరాలు గానీ మన అంత అడ్వాంటేజ్ ఏంటంటే ఆ లెన్సులు ఇప్పుడు ఉన్న న్యూ టెక్నాలజీ వల్ల ఆ లెన్సులు కెమెరాలు ఎంత అయితే అంత అడ్వాన్స్గా ఉంటాయో మనం తీసే క్యాప్చర్ కూడా అంతా బాగుంటుంది మనం తీసే నేచర్ గానీ అన్ని కంక్లూజన్ దీనివల్ల ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే మన లెన్సులు ఆ లెన్సులు గానీ మన న్యూ టెక్నాలజీ ద్వారా వచ్చిన కెమెరాలు వాడటం వల్ల మనం మంచిగా క్యాప్చర్ చేయొచ్చు మనం తీసుకున్న ఫోటోలు ప్రతి ఒక్కటి మనకు మన మెమరీస్ని గుర్తు చేసుకోవడానికి చాలా బాగా ఉంటాయి మనం తీసుకున్న ప్రతి ఒక్క ఫోటో గానీ మన ఓల్డ్ పోస్ ఓల్డ్ ఫోటోస్ గానీ ఇప్పుడు న్యూ ఫొటోస్ గానీ ఒక టెన్ ఇయర్స్ ట్వెంటీ ఇయర్స్ తర్వాత చూసుకుంటే మనకు మన మెమరీస్ అనేది మనకు ఎంతో బాగా బాగా అనిపిస్తుంటాయి మన మెమరీస్ ప్రతి ఒక్కటి గుర్తుంటాయి ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఉన్న మెమరీస్లో అక్కడ దిగిన ఫోటోలు వ్యక్తులు కొన్ని సంవత్సరాల తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు లేనివాళ్ళ ద్వారా ఏంటంటే ఆ వాళ్ళు మనకు బాగా ఆ ఫోటోల ద్వారా బాగా గుర్తొస్తుంటారు